తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఎక్కువ కోడి పందాలు కోడి పందాలు వేస్తారండి జా సంక్రాంతి పండుగ రోజుల్లో ఆ మూడు జిల్లాలో నాలుగు జిల్లాలో వేస్తారండి నాలుగు జిల్లాలు ఎంచక్కా పిల్లలు పెద్దలు అందరూ అటు చూట్టానికోస్తారు బాగా ఎక్కువ మంది వెల మందిలో ఉంటారు చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ మూడు రోజుల పండగ కదండీ మూడు రోజుల పండగ పండగ దినాల్లోనే బాగా ఎక్కువ జరుగుతాయి కోడి పందాలు ప్రతి సంవత్సరం వెళ్తామండి చూడటానికి వెళ్తాము చూస్తె మూడు రోజులు అక్కడే ఉంటాం ఆ జిల్లాల్లోనే అటు రాజమండ్రి కానీ రాజమండ్రి కాకినాడ రాజమండ్రి ఇలా భీమవరం ఏరియాలో భీమవరం పాలకోల్లు భీమరం నరసాపురం ఆ ఏరియాలో బాగా జరుగుతాయండి కోడి పందాలు ఆకివీడు కైక్లురులో కూడా బాగా జరుగుతాయి పర్యాటకంగా అందరూ చాలా మంది వస్తూ ఉంటారండి చాలా చక్కగా ఉంటుంది జరుగుతాయి ఆ మూడు రోజులు చక్కగా అందరు పాల్గొంటారు ఆడేవాళ్ళు ఆడుతుంటారు చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు చక్కగా ఉంటుంది కోడి పందాలు జరగటమంటే చాలా గొప్పదండి ఇది అసలు సాంప్రదాయం కూడా సాంప్రదాయకంగా ఎప్పటినుంచో వస్తోంది ఇది బాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ప్రతీ సంవత్సరం చాలా వేల మంది వెల్లలో వస్తూ ఉంటారు ఇతర ప్రదేశాల నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా బాగా వస్తారు పర్యాటకంగా బాగా చాలా బాగుంటుందండి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి చాలా మంది వస్తారు చక్కగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు చూసి ఆనందించి నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతారు సంవత్సరానికి ఒకసారి కదండీ వచ్చేది అదే పండగ రోజుల్లో సంక్రాంతి పండక్కి అంటే కోడిపందాలే కదా టీవీలో ఎప్పుడూ చూడలేదండి పర్యాటకంగా కూడా చాలామంది చాలా వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ అ చుట్టుపక్కల ఏరియాాల గురించి వాటి గురించి వీటి గురించి చ చూస్తూ ఉంటారు పర్యాటకంగా కూడా బాగానే ఉంటుంది ఇతర దేశ ఇతర ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు కదండీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు వాటి గురించి తెలుసుకుని చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు నాల్గు రోజులు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఉంటారండి మూడు రోజులు వెళ్తాము చక్కగా ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో వెళ్తాం